నా టాపిక్ వచ్చిసెలవులు హాలిడేస్ హాలిడేస్ అనే ఎండాకాలం సెలవులలో వచ్చి నేనైతే చాలామంది చాలా చాలా అయితే చాలా చాలా అంటే చాలా ఏంటంటే మా స్నేహితులతో కలిసి మంచిగా టైంపాస్ కానీ ఎంజాయ్ చేసే ఆ రోజులు అయితే ఖచ్చితంగా జ్ఞాపకం గుర్తుండిపోతాయి మాకు అలా ఎందుకంటే ఎండాకాలం సెలవులు రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ ఎటైనా టూర్లకు చిన్నపాటి టూర్లకి ఇంట్లో వాళ్ళం కానీ వెళ్తాము ఎండాకాలం టూర్లు తక్కువ పోవడం కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళతాం ఖచ్చితంగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చాలా ఫ్రెండ్స్ అయితే ఉంటారు వాళ్ళ అందరితో అయితే మనం కలిసి మంచి టైంపాస్ చేసుకుంటు అన్నీ ఆటలు అయితే ఆడుతాము అండ్ అ చాలా అంటే చాలా అవన్నీ గుర్తుండిపోయేలాగా అయితే ఆడుతాం అండ్ మన రోజులు హాలిడేస్ అనేవి దగ్గర అయిపోతున్నాకొదైతే బాధ అనిపిస్తు ఉంటుంది ఎందుకంటే అలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ అయితే రావు కదా సో అందువలన మనకైతే చాలా బాధ అనిపిస్తుంది అండ్ ఉన్న టైంలో చాలా ఎంజాయ్ చేయడానికి అయితే మేము ట్రై చేస్తాము మేము ఎలాంటి ఎవరికీ ఏమి ఇబ్బంది కలగకుండా చేస్తాము ఆడుకుంటాము అండ్ ఈవినింగ్ సాయంత్రం పూట ఎండాకాలం కాబట్టి పొద్దున దాకా అయితే ఎండలో ఏం ఆడం సో కొంచెం సాయంత్రం అవగానే మేమైతే క్రికెట్ ఆడడానికి అందరు ఫ్రెండ్స్ కు అయితే ఫోన్ లు చేసి రమ్మని ఒక కాన్సుల్ సైకిల్ మీదైతే పోయి మంచిగా క్రికెట్ అయితే ఆడుతుండే మంచిగా మనిషికి ఒక వాటర్ బాటిల్ ఒక ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళు తీసుకొని పోతుండే క్రికెట్ అయితే ఆడుతుండే అండ్ ఈవినింగ్ సాయంత్రం వచ్చి సిక్స్ వరకు అయితే ఆడుతుండే సిక్స్ తర్వాత చీకటి అవుతుంది కదా అందువలన సిక్స్ వరకు అయితే క్రికెట్ ఆడి మళ్ళీ వాళ్ళ సైకిల్లో వాళ్ళు రిటర్న్ వచ్చి ఎవరింటికి వాళ్ళు వెళ్తుండే మళ్ళీ ఇంటికి పోయినాక మల్ల తినేసినంక మళ్ళా వచ్చి నైట్ మళ్ళా అందరం ఆడ మంట పెట్టుకొని మంట చుట్టు కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంట కూర్చుంటుండే సో ఇలా అయితే అయిపోయినాయి నా ఆ రోజు సెలవులు అయితే